అయితే నేను ఇవాళ ఖాళీగా పడుకున్నా బోటనీ క్లాస్ చెప్తా అన్నాడు చెప్తా అన్నాడు అందుకే కాలేజికి పోలేదు ఇరవైఎనిమిది నుంచి ఎగ్జామ్స్ ఏం చదవాలి ఏం పాస్ కావాలి ఫస్టేమో తెలుగున్నది సెకండే ఇంగ్లీషున్నది బోటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని ఎగ్జామ్స్ అట్లనే ఉన్నాయి నేనేం పాస్ కావాలి

ఎట్ల పాస్ కావాలి ఇయన్నీ అట్లే ఉంచుకొని నేనింకా చదువును కూడా చదువుతలేను బుక్ కూడా పడతలేను రేపటి రోజున పెళ్ళి చేసుకుంటే ఏం చేసి బతుకుతాను అయితే ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చిన నేను ఎగ్జామ్స్ అయిపోయాక ఇంటికిపోయి ఒక హాస్పిటల్లో వర్క్ నేర్చుకుంటాను వర్క్ నేర్చుకొని ఒక వన్ ఇయర్ సిక్స్ టూ మంత్ ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వర్క్ నేర్చుకొని ఒక ఆర్ఎంపి చిన్నగా ఆర్ఎంపి డాక్టర్ అవుదామనుకుంటన్నాను దానికి మీరేమంటరు ఆర్ఎంపి డాక్టర్ అయినానంటే మినిమం కొంచెం కొంచెం తెలుస్తాయి అయినాక మొత్తం తెలుసుకుంటాను డిఎంఎల్టి చేస్తాను ఈ గ్యాప్లో చేసిందన్న అంటే చిన్నగా ల్యాబ్ పెడతాను మా పింకీని దాంట్లో సూదులు వేసేటందుకు ఉంచుతాను బ్లడ్ తీస్తుంది టెస్టులు చేస్తుంది చేస్తుంది నేను సూదిలేసుకుంటూ ఉంటాను మందులు ఇస్తూ ఉంటాను ఇంకా నేను డాక్టర్ ప్లేసు ఫార్మసీ ప్లేసు నేను చూసుకుంటే ల్యాబ్ బ్లడ్ తీసుడు బాటిల్ పెట్టడం ఆమె చూసుకుంటుంది ఇంకా అక్కడికి మనకు సెట్ అవుతుంది సెట్ అయితే ఒక వన్ ఇయర్ అట్లా నడుపుతం పిల్లలు పుడతరు ఏం చేయాలి బడికి పంపాలి మా దగ్గర బడిలేదు నేనేం చేస్తాను ఒకటి నుంచి ఐదవ తర ఐదవ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తాను మళ్ళీ సిక్స్త్ నుంచి ట్వెల్వ్త్ వరకు గురుకులమే గురుకులంకెళ్ళి బయటకొచ్చేది లేదు గురుకులం ట్వెల్వ్త్ అయిపోయినాక డిగ్రీ గురుకులాలుంటాయి డిగ్రీ గురుకులంకు పోతుంది మా అక్క

ఆ తర్వాత ఒక జాబ్ కొడుతుంది బీటెక్ బ్లా ఒక జాబ్ కొడుతుంది జాబు కొట్టినాక వస్తుంది ఇంటికి వచ్చినాక ఇంకా ఆ తర్వాత కార్యక్రమాలు ఆ తర్వాత ఇంక నాకు దొంగ కొడుకు పుడతాడు నా అసంటోడు వాడిని వాళ్ళ అవ్వ గారాబంగా బ సాకుతుంది వాడిని కొడితే దానికి నేను కొడితేనేమె వాడిని ముద్దు పెట్టుకుంటుంది నేను తిడితేనేమో వాడిని ముద్దు పెట్టుకుంటుంది నేను ముద్దు పెట్టుకుంటేనేమో వాడిని తిడుతుంది అవంతా కుదరదని చెప్పిన ఇంక పిచ్చి లేచి ఇద్దరిని హాస్టల్లో పడేసి వచ్చినా ఇంక మీరు కూడా కొద్దిసేపు ఉండండి